గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి ఓకే అండి అడ్మిషన్ అడ్మిషన్ ఫీజ్ అయితే ముందుగా థౌసండ్ కట్టాలి అండి ఎల్కేజీకి ఐతే టెన్ థౌసండ్ ఉంటుందండి సెకండ్ క్లాస్ అదే సెకండ్ సెకండ్ ఫస్ట్ క్లాస్కి ఐతే ట్వెంటీ థౌసండ్ ఉంటుంది అంటే అందులో బుక్స్ అన్ని వస్తాయి అండి బుక్స్ యూనిఫార్మ్ ష షూసు అన్నీ వస్తాయి అవును మేమే ఇచ్చేస్తాం అండి ఉందండి అది చిన్నపిల్లలైతే ఇంటికొచ్చి పిక్ అప్ చేసుకుంటాం అండి పెద్ద వాళ్ళైతే స్టాప్స్ ఉంటాయి అండి అన్ని ఉన్నాయండి ల్యాబ్ ఉంది కంప్యూటర్స్ ఉన్నాయి అలాగే స్టడీ హవర్స్ కూడా ఉన్నాయి గేమ్స్ కూడా ఉనాయీ స్టడీ హవర్స్ ఉన్నాయి ఈవెనింగ్ పూటా వన్ హవర్ స్టడీ హవర్స్ ఉంటుంది అండి మీకు ఇష్టమైతే అక్కడ ఉంచొచ్చండి లేదంటే తీసుకెళ్లిపోవచ్చు ఆయన్ని నేర్పిస్తాం అండి షటిల్ ఆహా లేదండి అందులోనే ఫీజ్ ఉంటుంది ఓన్ల్ స్టడీ హవర్స్కే ఎగస్ట్రా కట్టాలండి అవి టు థౌసండ్ కట్టాలండి ఇయర్కి ఆహా అవేమి నేర్పించమండి ఓన్లీ గేమ్స్ స్టడి హవర్స్ అంతే వన్ హావర్ అండి అవునండి వన్ అవరండి ఎలో చేస్తాంఅండి సరే సరే రండి వస్తే మాట్లాడదాం అండి ఇక్కడ మాట్లాడి తగ్గి సరే థ్యాంక్ యు